తెలుగు భాష మా ప్రాంతంలోని మిగతా భాషల అభివృద్ధిని అనేక విధాలుగా ప్రభావి ప్రభావితం చేసింది తెలుగు భాష ఒక సంపన్నమైన మరియు సృజనాత్మక భాష ఇది సాహిత్యం కళ మరియు సాంస్కృతికలో అనేక రంగాలలో విలువైన కృషి చేసింది తెలుగు భాష యొక్క ఈ ప్రభావం ఈ ప్రాంతంలోని మిగతా భాషలపై కూడా ప్రతిబింబించింది తెలుగు భాష ఈ ప్రాంతంలోని మా ప్రాంతంలోని ఇతర భాషలపై ప్రభావితం చూపిన కొన్ని మార్గాలు ఇక్కడ ఉన్నాయి అవి ఏమిటంటే సంస్కృతి మరియు సంప్రదాయాలపై ప్రభావం అనేది ఒకటి తెలుగు భాష ఈ ప్రాంతంలోని అనేక సంస్కృతులు మరియు సంప్రదాయాలపై గణనీయమైన ప్రభావం చూపింది తెలుగు భాషలో వ్రాసిన గ్రంథాలు మరియు కళాఖండాలు ఈ మా ప్రాంతంలోని ఇతర భాషల ప్రజలపై గణనీయమైన ప్రభావం చూపాయి ఇంకొకటి వచ్చేసరికి భాషాభివృద్ధిపై ప్రభావం ఈ భాషాభివృద్ధిపై ప్రభావం తెలుగు భాష ఈ మా ప్రాంతంలోని ఇతర భాషల అభివృద్ధిపై కూడా ప్రభావం చూపింది తెలుగు భాష యొక్క లిపి మరియు వ్యాకరణం మా ప్రాంతంలోని ఇతర భాషలపై ప్రభావం చూపాయి ఇంకొకటి వచ్చేసి సాహిత్యం మరియు కళ పై ప్రభావం తెలుగు భాష మా ప్రాంతంలోని సాహిత్యం మరియు కళ పై గణనీయమైన ప్రభావం చూపింది తెలుగు భాషలో రాసిన గ్రంథాలు మరియు కళాఖండాలు మా ప్రాంతంలోని ఇతర భాషల ప్రజలపై గణనీయమైన ప్రభావం చూపాయి తెలుగు భాష మా ప్రాంతంలోని మిగతా భాషల అభివృద్ధిలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించింది తెలుగు భాష యొక్క సంస్కృతి సాంప్రదాయం భాషాభివృద్ధి మరియు సాహిత్యం మరియు కళపై ప్రభావం ఈ ప్రాంతంలోని ఇతర భాషలపై స్పష్టంగా కనిపిస్తుంది మనం ఈ తెలుగు భాష గురించి శ్రీకృష్ణదేవరాయలు ఎప్పుడో అన్నారు దేశభాషలందు తెలుగు లెస్స అని అదేవిధంగా ఇది వేరే భాషలపై గణనీయంగా ప్రభావితం చూపిందనే చెప్పాలి